యోగా కొత్తగా అభ్యసించి మీ అందరూ మొదలు నేర్చుకోవాల్సింది వజ్రాసనం పద్మాసనం ఎలా వేయడం తర్వాత ఆసనాలు విషయానికి వస్తే ముఖ్యంగా తర్వాత మన ఆరోగ్యం సరి చేసుకోవడానికి వచ్చే ఆసనాలు విషయానికి వస్తే పవన ముక్త ఆసనం ధనురాసనం శలభాసనం శశాంక ఆసనం నేర్చుకోవాలి బాగా నేర్చుకోవాలి అలాగే మన ఏ ఆసనం వేసినా కూడా మన శరీరం అన్ని భాగాలు కూడా ఆసనంలో కదలిక అయ్యేట్టుగా మనం ప్రయత్నం చేయాలి